మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వ్యాపారాలు తమ కార్యకలాపాలు మరియు ఉత్పత్తులను మెరుగుపరచడానికి ఈ మన సాంకేతికత లేదా ఆవిష్కరణ ఎలా ఉపయోగించాలి అంటేనండి కొన్ని సంవత్సరాలతో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యాపార వ్యవస్థ అనేది ఎంతో మెరుగుపడింది మనం కొన్ని రోజులతో పోల్చుకుంటేనండి ఈ వ్యాపారాల సంబంధించిన మార్కెట్లు కాని లేకపోతే ఈ టెలి ఈ యాడ్లు కాని ఏంటంటే నేటి కాలంలో ఎక్కడబడితే అక్కడ మనం చూడడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వ్యాపారాన్ని మెరుగుపరచడానికైతే వీటన్నిటిని ఉపయోగించడం జరుగుతుందండి అలాగా సాంకేతిక సాంకేతికంగా అయితే మనం యూ ట్యూబ్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఫేస్ బుక్ వీటిల్లో అయితే మనం అయితే ఈ వ్యాపారాలకు సంబంధించిన కార్యపల కార్యకలాపాలకు సంబంధించిన ఈ ప్రకటనలు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆవిష్కరణలు అంటే మన టీవీ టెలివిజన్ అలాగే ఈ మార్కెట్ లో ఉన్న ఇప్పుడు కొత్తగా రైతు మార్కెట్ లో కూడా ఏంటంటే రైతు మార్కెట్ లోనే కాదండి మార్కెట్ లో కూడా ఏంటంటే డిస్ప్లే యాడ్స్ అన్ని కూడా వచ్చేసాయి ఇవన్నీ కూడా ఏంటంటే అటు సాంకేతికంగా అలాగే ఆవిష్కరణలు కూడా ఏంటంటే ఈ వ్యాపారంలో కార్యప కార్యకలాపాల్లో అభివృద్ధి కోసం అనేది ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నారు